నేను ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేశాను చాలా బాగా వచ్చాయి చాలా బాగుంది ప్రోడక్ట్ నాకు చాలా బాగా బ్యూటిఫుల్గా ఎంతో అందంగా ఉన్నాయి ఇంత తక్కువ ధరలో క్వాలిటీ కూడా చాలా నాణ్యతగా క్వాలిటీ చాలా బాగుంది చాలా కలర్ కూడా షేడ్ కాకుండా చాలా బాగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అనేవి చాలా అందంగా అవి పెట్టుకుంటే చాలా చాలా లుకింగ్ చాలా అందంగా కనిపిస్తున్నాయి అనేవి నాకు ఇయర్ రింగ్స్ అనేవి ఎంతో నచ్చాయి చాలా బ్యూటిఫుల్గా తగ్గినట్టుగా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అనేది నాకు చాలా చాలా క్వాలిటీకి ఇంత తక్కువ ధరలో ఇంత క్వాలిటీ రావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది ఇయర్ రింగ్స్ అనేవి బ్యూటిఫుల్గా నాకు ఇంత తక్కువ ధరలో క్వాలిటీగా చాలా బాగా వచ్చా వచ్చాయి